చెప్పండి సార్ అదే అండి మా హోటల్లో అయితే ఆంధ్ర తాళి రాజస్థానీ తాళి చైనీస్ తాళి ఇవన్నీ ఉంటాయండి అంటే అండి ఇపుడు ప్రస్తుతనినికి మన ట్రెండ్ ఏంటంటే చైనీస్ తాళి అని పేరుకి పెట్టంగాని ఆ టెస్ట్లో ఉండి ఓన్లీ మన ఐటమ్సే ఉంటాయి అంటే ఇప్పుడు మన ఐటమ్స్లో చపాతి సూప్ గానీ స్వీట్ గానీ ఉంటాయి కదా చైనీస్ తాళిలో కూడా అలానే ఉంటాయి కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్సోస్తాయి పేర్లు అవి కాదు చైనీస్ పేర్లు కాదు పేర్లన్నీ మన పేర్లే ఉంటాయి కానీ కొంచెం హోమ్ మేడ్ ఫుడ్లా ఉంటుందండి అవునండి ఇంకా ఆంధ్రా ఆంధ్రతాళి ఉందండి రాజస్థానీ తాళి అంటే ఇంకా చపాతి ఆ స్వీట్స్ పోహాలు ఇవన్నీ వస్తాయండి చైనీస్ అయితే ఇవి స్వీట్స్ కానీ ఆ అందులో కూడా రైస్ ఐటం వస్తుంది నూడిల్స్ వస్తుంది సెజ్వాన్ నుడీల్స్ వస్తాయి ఈ నూడిల్స్ అని వస్తాయి తాళి మొత్తం అదే ఉంటుందండి నూడిల్స్ ఎక్కువ ఉంటాయండి తాళిలో మన చైనీస్ తాళిలో అయితే మీకెలాంటి మీకెలాంటి తాళి కావాలండి చైనీస్ తాళి అయితే ఇప్పుడు ఫ్యామసేనండి ఎందుకంటే చైనీస్ టేస్ట్ కాకుండా మన ఆంధ్ర టేస్టీ ఉంటుంది కాకపోతే పేరు మాత్రం చైనీస్ తాళి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి మీరు మూడూ ట్రై చేయండి ఒకసారి అంటే మీకు లిటిల్ అమౌంట్లో మీకిస్తాం కొంచెం కొంచెం మీకు ఆ మూడిటిల్లో ఏ తాళి నచ్చితే ఆ తాళిలో మీరు కంటిన్యూ చేయండి చైనీస్ ఆంధ్ర రాజస్థానీ ఆంధ్రాలో అంటే మన నాన్ వెజ్ ఎక్కువ ఉంటుందండి రాజస్థానీ అంటే నాన్ వెజ్ ఏముండదు మొత్తం వెజ్జే ఉంటుంది చైనీస్ అంటే ఆల్ ఇన్ వన్ ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ